మా ప్రాంతంలోని అన్నీ మాకు కావలసినవన్నీ మాకు దగ్గర్లోనే దొరుకుతాయి మేము మా దగ్గరలోని పట్టణాను లేదా గ్రామాలను ఎంత తొందరగా సందర్శిస్తామనేది అది మా వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది కొంతమంది ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి వెళ్ళవచ్చు మరి కొందరు నెలకి లేదా సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళుతూ ఉంటారు వారి పనిల కోసం అలాగే మేము మా దగ్గరలోని పట్టణాలకు ఏ పనుల కోసం వెళ్తామంటే చాలామంది మేము నివసించే ప్రదేశం నుండి దూరంగా పని లేదా పాఠశాలకు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు అలాగే చిన్న పట్టణాలు మరియు గ్రామాలలో పెద్ద నగరాల్లో లభించే అదే రకమైన షాపింగ్ మరియు వినోద ఎంపికలు ఉండ ఉండవు కానీ అవి ఇప్పటికీ ఆనందించడానికి చాలా అందిస్తాయి ఉదాహరణకు మేము స్థానిక రెస్టారెంట్లు లేదా దుకాణాలను సందర్శించడానికి సినిమాలు చూడడానికి లేదా పార్కుల్లో సమయం గడపడానికి మా దగ్గరలోని పట్టణానికి వెళ్తాము అలాగే మా కుటుంబం మరియు స్నేహితులు ఇతర పట్టణాలు లేదా గ్రామాలలో నివసించేసేటప్పుడు వారితో సమయం గడపడానికి మేము ఆ ప్రాంతాలను సందర్శిస్తాము అలాగే కొన్ని రకాల వైద్య లేదా ఇతర నిపుణుల సేవలు చిన్న పట్టణాలు లేదా గ్రామాలలో అందుబాటులో ఉండవు ఈ సేవలను పొందడానికి మేము మా దగ్గరలోని పట్టణాలకు వెళ్ళాల్సి ఉంటుంది కొన్ని చారిత్రక ప్రదేశాలు లేదా ఇతర ఆకర్షణలు చిన్న పట్టణాలు లేదా గ్రామాల్లో ఉంటాయి ఈ ప్రదేశాలను చూడడానికి మేము వాటిని సందర్శిస్తుంటాము